నేను సుదీర్ఘ బైకింగ్ ట్రిప్ లేదా టూర్ కోసం ఎవరైనా ఏదో ఒక ఏదో ఒక ప్లేస్ నాకు సలహా ఇస్తే ఆ టైంలో నేను బైకింగ్ ట్రిప్కి లేదా టూరు కోసం సిద్ధమవుతాను నా లాంగ్ ట్రిప్ బయలుదేరినప్పుడు నేను నాకు కావాల్సిన నిత్యవసర వస్తువులు తీసుకొని వెళతాను అవే అనగా తినడం కోసం ఆహారం అలాగే ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండటానికి కొన్ని చిప్స్ చిరుధాన్యాలు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాను అలాగే అక్కడ వాతావరణానికి చెందిన దుస్తులను కూడా పెట్టుకుంటాను మరియు అక్కడ చాలా ఆనందంగా గడపాలి అనుకుంటాను గడిపిన కొద్ది క్షణాలు ఎప్పుడూ గుర్తుండేలా ఉండడానికి నేను ఒక వీడియో కెమెరాను తీసుకొని వెళతాను అలాగే ఫోటో షూట్కి ఒక కెమెరాను కూడా తీసుకొని వెళతాను ప్రతీ స్థలాన్ని నేను చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి అందులో ఏమైనా స్పెషల్ ఉంటే వాటిని వీడియో తీసి మరియు ఫోటో తీసి నా మెమోరీలో గుర్తు పెెట్టుకునేలా ఉంచుకుంటాను అలాగే అక్కడ ఏమైనా స్పెషల్ థింగ్స్ ఉంటే స్పెషల్ వస్తువులు ఉంటే మా వాళ్ళ కోసం కొనుక్కొని వస్తాను నేను మళ్ళీ తిరిగి సాయంత్రానికి తిరుగు ప్రయాణం మొదలు పెడతాను